ఛాయాగ్రహం అనేది ఒక అద్భుతమైన కళ దానికోసం మనం మన ఒక కెమెరాతో సమయాన్ని బంధించగలుగుతాము కాబట్టి మనం ఫోటో తీసేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవరించాలి ఫోటో యొక్క స్థితిగతులు మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏ సమయంలో ఫోటో బాగా పడుతుంది ఏ సమయంలో ఫోటో బాగా పడదు ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఛాయాగ్రహం చేసేటప్పుడు లైటింగ్ అబ్జర్వ్ అనేది కాంతిని గ్రహించడం అనేది చాలా ముఖ్యంగా తీసుకోవాలి కాబట్టి మనం కాంతి సరిపడ వస్తుందా లేదా కాంతి సరిపడ మనకి అందుబాటులో ఉందా లేదా చూసుకొని ఛాయాగ్రహం తీస్తే అది చాలా మంచిగా వస్తుంది పూలు లేదా కీటకాలు దగ్గర ఫోటోలు తీసేటప్పుడు చాలా ఓపిగ్గా జాగ్రత్తగా తీయాలి అలాంటప్పుడే మన ఫోటోకు ఉన్న వ్యాల్యూ దానికి ఉన్న అందము పెరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో ఫోటోలు తీయడాకి తరువాత మనకి తెలియని ప్రదేశాలకి వెళ్ళి ఫోటోలు తీ తీయడానికి మనం చాలా కష్టపడుతుంటాము అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అడవుల్లో తీసేటప్పుడు మన చుట్టు ప్రక్కల హాని చేసే కీటకాలు పాములు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి షూ వేసుకుంటే చాలా మంచిది పొడవాటి బట్టలు వేసుకుంటే ఇంకా మంచిది ఫోటో తీసేటప్పుడు మన ప్రదేశాన్ని ముందు తనిఖీ చేసుకొని తరువాత జాగ్రత్తగా ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది